అవునండి చెప్పండి

ఎప్పటి నుంచి అవ్వటం లేదు మోషన్ స్టమక్ పెయిన్ అండి నైట్ ఫుడ్ ఏమైనా తిన్నారా ఓ అందుకనే మీకు స్టమక్ పెయిన్ వస్తుంది అండి అవునండి మీకు టాబ్లెట్ ఇస్తాం అది వేసుకోండి ఏంటండి చెప్తానండి మీకు ఇప్పుడు ఒక టాబ్లెట్టు అది వేసుకోండి అది అది వేసుకుని అది వేసుకుని తగ్గకపోతే ఒకసారి రండి హాస్పిటల్కి మీకు పొట్టలో ఎక్కడ నొప్పి వస్తుంది పొత్తి కడుపా

ఓకే పెయిను నొప్పిగా ఉందా మంటగా ఉందా

ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందా అది ఒకటేనా ఓకే అండి రేపు మీరు ఒకసారి వచ్చి హాస్పిటల్లో కలవండి